ప్రభుత్వాలు ప్రజలకు కల్పించే సదుపాయాలు అనేకమైన రకాలు అన్నిటినీ కలిపి మౌలిక సదుపాయాలు అని మనం అనుకోవచ్చు వాటిలో ముఖ్యంగా మనిషి బతకటానికి ఏవైతే అవసరమో అవన్నీ ప్రభుత్వం కల్పించాలి అది ప్రభుత్వం యొక్క బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఒక రకంగా ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాలు ఒక రకంగా ఉంటాయి కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కల్పించాల్సిన సదుపాయాలు ఒక రకంగా ఉంటాయి వీటిలో ప్రధానమైనవి కావు నీరు మనిషి ర్రతకాలి అంటే నీరు చాలా అవసరం ఏ జీవికైనా మంచిినీరు వాటు ఈ మంచినీరు ప్రతి ఇంటికి ప్రతిరోజు అవసరమైన అవసరమైనది ఇది ప్రభుత్వము సరఫరా చేయాలి పైప్ లైన్ ద్వారా పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా పైప్ లైన్తో ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదే సదుపరి ప్రతి ఇంటిలో వినియోగించిన వ్యర్థాలను ప్రభుత్వమే పారిశుధ కార్మికులు చేత వాటన్నిటిని శుభ్రపరచాలి ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే పారిశుధ్యం సరిగా లేకపోతే అనారోగ్యంకి ప అనారోగ్య పాలవుతారు ప్రజలు కాబట్టి మౌలిక సదుపాయాల్లో మంచినీరు ఎంత ముఖ్యమో వ్యర్థాలను తీసివేసే పని కూడా అంతే ముఖ్యం కాబట్టి పారిశుద్యము చాలా అవసరం గ్రామీణ ప్రాంతాల్లోనేమి పట్టణ ప్రాంతాల్లోనేమి మనుషులు నివసించే ప్రతి చోట ఇది చాలా ముఖ్యమైన పని ఇది ప్రభుత్వమే చేపట్టాలి తర్వాత ప్రతి మనిషి జీవించాలి అంటే ప్రతి మనిషి జీవించాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ చాలా ముఖ్యం ఈ విద్యుత్తు లేకపోతే ప్రతిీ ఇంట్లో అనేకమైన సమస్యలు జీవించడాానికి ప్రతీ ఒక్కరికి ఫ్యాను లైటు మోటరు ఇటువంటి మానవ శైలిలో అలవాటయిపోయిందియి కాబట్టి ఇది కూడా ప్రభుత్వమే మనకు ప్రజలకు అందించాల్సి ఉంది తర్వాత ఆరోగ్యం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి దానికి సంబంధించి డాక్టర్సు హాస్పటళ్ళు మందులు ఇవన్నీ కూడా ప్రభుత్వమే అందించాలి మౌలిక సదుపాయాల్లో మనం మాట్లాడుకుంటున్న ఇవన్నీ చాలా ముఖ్యమైనవి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇవి అందక చాలామంది ఇబ్బందులు పడుతూ పట్టణం వైపు జీవించడానికి రావటానికి ఇష్టపడ్డాానికి అల కారణము ఇక్కడైతే మౌలిక సదుపాయాలు వార కంటే కూడా మిన్నుగా ఉంటాయని ఆలోచనతో ఉన్నారుాల కాబట్టి ప్రభుత్వాలు ఈ మౌలిక సదుపాయాలని పట్టణ ప్రాంతాలలో ఎలాగైతే విస్తరింపజేస్తున్నారో ఎలాగైతే మనసు పెట్టి చేస్తున్నారో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకుూడా విస్తరించి చేస్తే అక్కడున్న ప్రజలు కూడా మెరుగైన జీవనశైలిని అనుభవించడానికి ఉపయోగపడుతుంది తర్వాత మంచినీరు పారిశుద్యము కరెంటు తర్వాత వ్యవసాయం ప్రతి మనిషి జీవించాలంటే ఆహారం కావాలి అందువల్ల వ్యవసాయం కూడా చాలా ముఖ్యమైన పని వ్యవసాయానికి అవసకమైన నీరు ప్రభుత్వమే సరఫరా చేయాలి ప్రాజెక్టులు కట్టి కాలవల ద్వారా మంచినీటి కాలవల ద్వారా పంట కాలల ద్వారా ప్రతి పొలానికి ప్రతీ స్థలానికి పండించే స్థలానికి నీరుని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది కాబట్టి ఈ మనం మాట్లాడుకుంటున్న ఇవన్నీ చాలా మనిషి జీవించాలి అంటే ఇవన్నీ చాలా ముఖ్యమైనవి పంటలు పండితేనే పరిశ్రమలు బాగుంటాయి పంటలు పండితేేనే మానవులు ప్రశాంతంగా ఆహారం అన్నీ సమృద్ధిగా దొరుకుతయి పంటలు బండితేనే పక్షులు కూడా వాటి మీద ఆధారపడి ఆ గింజలు తిని బ్రతుకుతాయి కాబట్టి మన భారతదేశంలో వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైన దేశం వ్యవసాయం మీద ఆధారపడి ప్రజలు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు వ్యవసాయం మీద వాటికి కావలసిన సదుపాయాల మీద మనసు ఉంచి చిత్త శుద్ధితో పనిచేయాలి తర్వాత వైద్యం వైద్యం అందక ఎంతోమంది పేదవారు ఎంతోమంది గ్రామీణ ప్రాంతల్లో బ్రతికేవారు పట్టణ ప్రాంతల్లో బ్రతికేవారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిీ ఇంటిలో ఏదో ఒక రోగము ఏదో ఒక రుగ్మత ఏదో ఒక ఇబ్బందులతోనే మనిషి జీవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ఈ వైద్యరంగం మీద దృష్టి సాధించాలి ప్రతీ పట్టణంలోనూ ప్రతిీ ఊరిలోనూ హాస్పిటల్ నిర్మించాలి తర్వాత ఆ నరుసులను తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి వాటికి సంబంధించిన నిధులను కేటాయించాలి మెడిసిన్ మందులు సరఫల చేయాలి ఇలా ప్రతి ఒక్కటి ఆపరేషన్ థియేటర్ల కడ నుంచి మందుల షాపుల దాకా ప్రభుత్వముం దృష్టి సాధించి ప్రజలకు అందించే విధంగా అందించస్తూ ముందుకు వెళ్ళాలి మౌ మౌలిక సదుపాయాల్లో ఇవన్నీ చాలా ముఖ్యమైనవి తర్వాత నిత్యవసరా సరుకులు ఉప్పు పప్పు ఉప్పు పప్పు ఉల్లిపాయలు నూనె కారము బియ్యము ఇవన్నీ మనుషులకు అవసరమైనవి ఇవి అధికమైన రేట్లకి వెళ్ళకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వమే వాటిని నియంత్రించాలి ప్రభుత్వమే కొన్ని గిడ్డంగులలో దాసిపెట్టి అవసరమైనప్పుడు ప్రజలకు తక్కువ రేటుకి అమ్మే విధంగా చేయాలి పండించిన పంటలు పాడవకుండా స్టోరేజీలు కట్టాలి అవి ప్రజలకు అందేవిధంగా ఆ ప్రజలకు అందే విధంగా అధికారులను నియమించి మార్కెట్ యాడ్ల ద్వారా ప్రజలకు తక్కువ రేటుకే అందే తట్లు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి నిత్యవ నిత్యవసర సరుకులు అధికమైన రేట్లకి వెళ్తే ఎక్కువ ధరలు పలిగితే పేదవారు మధ్యతరగతి వారు వాటిని కొనలేక ఇబ్బందులు పడతారు అలాగని ముందు ముందుకి అలాగే వెళ్తే కరువు కూడా సంభవించవచ్చు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిత్యవసర సరుకుల మీద దృష్టి సాధించాలి ప్రజలు వాటిని కొనే విధంగా ప్రజ ప్రజల యొక్క జీవన శైలిని మార్చే విధంగా ఆర్థికపరమైన విప్లవాన్ని తీసుకురావాలి